ఇప్పుటికీ అండి మన ఇండియాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇప్పటికీ కూడా రైతులు అందరూ కూడా ఎక్కువ వ్యవసాయం అగ్రికల్చరు చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా అగ్రికల్చరు ఇప్పటికీ జరుగుతుంది అగ్రికల్చర్ జరుగుతుంది అంటే టెక్నాలజీ పెరిగే సరికి అగ్రికల్చర్లో కూడా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఏది అయితే ఉందో అది టెక్నాలజీ పెరిగే సరికి బాగా ఇంప్రూవ్ అయిపోయింది అండి అంటే క్రొత్త క్రొత్త మిషన్సు ఏవి అయితే ఉన్నాయో క్రొత్త క్రొత్త సౌకర్యాలవీ తేవడం క్రొత్త క్రొత్త సదుపాయాలని పెంచడం అందరికీ జరిగింది అండి ఎప్పుడు అయితే టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో అప్పటి నుంచి ఇలా ఇండస్ట్రీస్ రావడం వల్ల ఏమి అయింది అంటే జనాలు ఎక్కువ వ్యవసాయమే కాకుండా ఇండస్ట్రీస్ వాళ్ళు ఉద్యోగాలు కల్పించడం వల్ల జనాలు ఉద్యోగాలు ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు చేయడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపేవారు ఎందుకంటే పంటలు పండించటం వల్ల ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు ఎప్పుడు నీళ్ళు అవి అందుతాయో సదుపాయం కలుగుతుందో కలగదో అన్న ఉద్దేశంతో ఈ జనాలు కూడా ఎక్కువగా ఫార్మింగ్ చేసేట దానికి ఒకానొక టైములో ఎక్కువ ఇంట్రస్ట్ చూపించలేదు అండి ఎప్పుడు అయితే ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ మనకి రేంజ్ పెరిగిందో ఉద్యోగాలు ఎప్పుడు అయితే కల్పించారో ఎక్కువ జనాలు అనేది అక్కడ ఉద్యోగాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపించి అలా ఉద్యోగం చేయడానికి వెళ్ళారు ఎక్కువ మంది అయితే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించడం వల్ల బాగానే ఉద్యోగాలకి వెళ్ళి ఉద్యోగాలు మంత్లీ మంత్లీ శాలరీస్ అవీ తెచ్చుకోవడం జరిగింది మనం చాలా దగ్గర అది చూసాము కూడా నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశు ఎలా ఎక్కువగా అభివృద్ధి చెందింది అంటే మనం ఇక్కడ తయారుచేసే వస్తువులు ఏవి అయితే ఉన్నాయో తయారుచేసేవి కాని పండించేవి కానీ ఫర్ ఎక్సమ్పుల్ మనం తీసుకుంటే రైసు రైస్ కావచ్చు ఇంకా ఏవి అయితే పప్పు దినుసులు అవి ఉన్నాయో ఏవి అయితే మనం పండిస్తున్నామో అవన్నీ వేరే అదర్ కంట్రీసు ఏవి అయితే ఉన్నాయో వాటికి మనం పంపించటం వల్ల ఎగుమతి దిగుమతి అంటాము అండి అక్కడ నుంచి మనం పంపించడం ఇక్కడ నుంచి మనం పంపించడం అక్కడ నుంచి మనం తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయండి ఇక్కడి నుంచి అక్కడకి పంపించడం వల్ల అక్కడ నుంచి మనకు కొన్ని సబ్సిడీస్ కూడా వస్తాయి సో దానివల్ల మనకు ఇంకా అభివృద్ధి చెందుతుంది డబ్బులు అవీ ఎక్కువ వస్తాయి అభివృద్ది అనేది ఆంధ్రప్రదేశ్ ఇంకా వస్తువులు ప్రొడక్షన్ అనేది పెంచుతారు అన్నీ మనకి బాగా అభివృద్ధి అనేది చెందుతుంది ఎగుమతి దిగుమతి రూపంలో కూడా అలా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుగుతుంది అండి మ ఈ రెండిటి మధ్య కంట్రీస్ మధ్య సో అందుకని మనకి డబ్బులు అవీ కూడా అభివృద్ధి చెందుతుంది ఎక్కువ వచ్చి ఇంకా జాబ్లు అయితే కూడా ఇండస్ట్రియల్ సెక్టారులో అయితే ఎక్కువ మందికి జాబ్లు వచ్చే అవకాశం కలిగింది మీ మన ఈ మధ్య కాలంలో చూసుకున్నా సరే ఇండస్ట్రియల్ సెక్టార్లోనే ఎక్కువ మంది మనకి సెటిల్ అవుతున్నారు ఆదాయం కూడా వాళ్ళు బాగానే నెల నెలకి బాగానే ఇస్తారు సంపాదించుకుంటున్నారు కూడా ఏ కాకపోతే ఆఫ్టర్ కరోనా తర్వా కరోనా తరువాత ఏది అయితే సిచ్యువేషన్ ఉందో కొంచెం సామాజికంగా పడిపోయి డబ్బులు కూడా తక్కువ అయ్యాయి కాబట్టి మొన్న మొన్న రెసిషన్ ఏదో పడిపోయి ఎంప్లాయిస్ అందరినీ తీసేసారు తప్ప ఇంతకు ముందు వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో అటువంటిది ఏమీ లేదు అండి బాగానే అన్నీ రన్ అయ్యేవి సాఫ్ట్వేర్ సెక్టార్ కావచ్చు ఇండస్ట్రియల్ సెక్టార్ కావచ్చు ఏది అయితే ఉందో అన్ని ఎంప్లాయిస్ అందరు బాగా వర్క్ చేసుకొని నెల నెలకి మంచి వేజెస్ జీతాలు ఏవి అయితే ఉన్నాయో అన్నీ తెచ్చుకొనేవారు అండి ఇలా మనకి డేటా ఎంట్రీ ఉద్యోగాలు కూడా మనకి బాగానే జీడీపీ ద్వారా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏది అయితే ఉందో మనం జీడీపీ అని పిలుచుకుంటాము దాన్ని అందులో డేటా ఎంట్రీ అవన్నీ జీడీపీ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే అండి మనం ఎప్పుడు అయితే ఎగుమతి దిగుమతి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు అయితే చేస్తామో అప్పుడు మనకి జీడీపీ రేటు అనేది కూడా పెరుగుతుంది అండి ఇప్ ఆదాయం ఎప్పుడు అయితే పెరుగుతుందో జీడీపీ కూడా పెరుగుతుంది అలా డేటా ఎంట్రీ ఉద్యోగాల గురించి అడిగారు డేటా ఎంట్రీ ఉద్యోగాలు కూడా మనకి ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ వస్తున్నాయి ఇంతకు ముందు అయితే డేటా ఎంట్రీ ఉద్యోగాల గురించి నేను ఎక్కువ వినలేదు చూడలేదు ఇప్పుడు ఇప్పుడు అయితే డేటా ఎంట్రీ ఉద్యోగాలు వస్తున్నాయి డేటా ఎంట్రీ కావచ్చు టైప్రైటింగ్ కావచ్చు ఈ మధ్య కాలంగా నేను ఎక్కువ విన్నాను డేటా ఎంట్రీ ఉద్యోగాల గురించి ఇంకా అదే అండి ఆంధ్రప్రదేశ్ మనకి ఇలా ఎగుమతి దిగుమతి ద్వారా ఉద్యోగాలు కల్పించడం ద్వారా చాలా ద్వారా అభివృద్ధి చెందింది మన ఆంధ్రప్రదేశ్ అనేది